హలో నమస్తే చెప్పండమ్మా అవును పశుపతి సూపర్మార్కెట్ అమ్మ అవునండి తెస్తాం మేడం చెప్పండి ఓకే ఓకే ఒక్క నిమిషం నోట్ చేసుకుంటా అడ్రస్ చెప్పండి ఓకే ఐఏఎస్ మహల్ నెహ్రూనగర్ ఆ చేస్తాం మేడం మీరు అడ్రస్ ఒకసారి క్లియర్గా చెప్పారంటే నోట్ చేస్కుని మేము మీకు డెలివరీ చేస్తాం మేడం ఓకే ఓకే ఓకే ఓకే అండి మే మేము దగ్గరకి వచ్చి కాల్ చేస్తామండి మీరు లిస్ట్ చెప్పండి

ఓకే ఓకే ఓకే ఓకే ఓకే ఓకే ఓకే ఓకే ఓకే ఓకే ఓకే మేడం ఓకే ఓకే ఓకే ఓకే ఓకే ఓకే ఓకే ఓకే ఓకే

ఒకే మేడం